నా ఉద్దేశం ప్రకారం సాంకేతిక రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది గతంలో మానవ శ్రమ అధికంగా అవసరమయ్యేది అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు ఎప్పుడూ ఇప్పుడు కేవలం కొన్నీ నిమిషాలలో పూర్తి చేయవచ్చు ముఖ్యంగా సాంకేతిక ఎలాంటి మార్పులు తీసుకవచ్చిందో చూద్దాం ఓల్డెన్ డేస్లో మనము ప్రయాణం చేయాలి అనంటే మనకి చాలా టైం పట్టేది ఎందుకు అంటే టే ట్రైన్ టైమింగ్స్ టికెట్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా ట్రైన్ ఏ టైంకి వస్తుంది ఇవన్నీ విషయాలని దృష్టిలో పెట్టుకుని మనకి చాలా టైం పడుతుంది బట్ ప్రస్తుత కాలంలో ఇవన్నీ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫార్మ్స్లో ఐఆర్సిటిసి రెడ్ బస్ మెక్ మై యాప్ ఇలాంటి యాప్స్ల ద్వారా ట్రైన్స్ బస్ విమానం టికెట్స్ తక్కువ సమయంలో బుకింగ్ చేసుకోవచ్చు మరియు యూపిఐ డెబిట్ ఆర్ క్రెడిట్ ద్వారా మనము వీటి అమౌంట్స్ కూడా కట్టచ్చు క్యూఆర్ కోడ్స్ వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీగా అయిపోతాయి హోటల్ బుక్ చేసుకోవాలంటే ఓయో బుకింగ్ డాట్ కామ్ ఎయిర్బిఎన్బీ వంటి యాప్స్ ద్వారా హోటల్ రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు వీటికి రేటింగ్స్ అండ్ మరియు రివ్యూస్ చూసి మంచి హోటల్స్ ఏదో మనము ఎంచుకుని మనము మంచి హోటల్స్ని బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది వాటి రేటింగ్స్ రివ్యూస్ చూసి లొకేషన్ ఆధారణ ఆధారంగా మనకి తక్కువలో మరియు ఖర్చుతో అధిక సౌకర్యం కలిగిన హోటల్స్ని కూడా చూసుకుని బుకింగ్ చేసుకోవచ్చు ప్రయాణ సమయం తగ్గించాలంటే గూగుల్ మ్యాప్స్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ వీటిల్లో చూసి ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ఏ స్టేషన్లో ఉన్నాయి ఇవి చూసి కూడా మనము బుకింగ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో జిపిఎస్ లొకేషన్స్ గూగుల్ మ్యాప్స్ ఇలా చాలా యాప్స్ అనేవి వచ్చాయి